మా స్కూల్ పేరు జ్యోతి మోడల్ హై స్కూల్ నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు మా స్కూల్లో నేను కబడ్డీ నేర్చుకునే మా సార్ మల్లేష్ సార్ మా పిటి సార్ గుట్టంగా నన్ను కబడ్డీలో చాలా ఆడమని అని చెప్తుండే నేను కబడ్డీలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు ఎట్లానో ఉండే కానీ నేను ప్రాక్టీస్ చేశా డైలీ ప్రాక్టీస్ చేసిండే మా సార్ గుట్టంగ నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఉండే అట్లనే ఆడుతూ ఆడుతూ సెవెంత్ క్లాస్లో బాగా ప్రాక్టీస్ చేసిండే నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం ఉండే గుట్టంగా ఆడి ఆడి నేను అట్లనే సార్ అన్నాడు ఒకరోజు నిన్ను మ్యాచ్కి డిస్టిక్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఆడిపిస్తానన్నాడు ఆడిన కప్పు గుట్టని తెచ్చాను అది ఎలాగో ఇప్పుడు చెప్తాను నేను ఫస్ట్ నేను సెవెంత్ క్లాస్లో నేర్చుకునే కబడ్డీ దాని తర్వాత నేను ఫస్ట్ స్టేట్ స్టేట్ టూ ఆడిండెే నేను దాని తర్వాత డిస్టిక్ వెళ్ళిండే అహ డిస్ట్రిక్ట్ తర్వాత స్టేట్కాడిండెే అప్పుడు నేను ఆ కబడ్డీ టీమ్లో సెవెన్ మెంబర్స్ ఉంటారు అందులో మెయిన్ నేనే కెప్టెన్ నేను ఆల్ రౌండర్గా ఆడుతుండెే నేను డిఫెన్స్ గుట్టంగా చేస్తుండెే రైడింగ్స్ గుట్టంగా చేస్తుండెే ఒకరోజు మాకు వేరే స్కూల్ నుంచి ఇన్విటేషన్స్ వచ్చినాయి మీరు కబడ్డీ ఆడాలని మీ స్కూల్ నుంచి ఎవరన్నా కాంపిటీషన్స్ గుట్టంగా వచ్చిండే అందల నేను ఫస్ట్ పాటిస్ఫేషన్ చేసిండెే నేను కెప్టెన్గా పార్టిసిపేషన్ చేశాను అప్పుడు అప్పుడు సెవెన్ మెంబర్స్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ గుట్టంగుండే అట్లా నేను కవర్ డిఫెండరు అండ్ రైడింగ్ రైడింగ్ కూడా చేస్తాను నేను ఫస్ట్ మ్యాచ్లో నేను అంతా ఓడిపోయింది మా టీమ్ గుట్టంగా అంతా ఎవరు ఆడలేరు కొంచెం భయపడిండే కానీ సెకండ్ మ్యాచ్కి వచ్చేకళ్ళ మేము గెలిసాము చాలా ఆనందంగా ఉండే అట్లనే మేము ఎయిట్ ఎనిమిది మ్యాచులు గెలిచిండే మేము ఎనిమిది మ్యాచెస్ గెలిచిన మేము ఎనిమిది మ్యాచెస్ గెలిచినంకా మా సార్ గుట్టంగ చాలా ఆనందంగా ఉండే ను నేను ఆడను ఆడను అన్నగాని సారు బలవంతంగా నన్ను ఆడిచ్చిండే ఆ మ్యాచ్లో నేను ఆడిన ఆడిన గెలిచిన ఇంక నేను టాప్ రైడర్గా కూడా నేనే ఉండే డిఫెన్స్లో మా ఫ్రెండ్ ఉండే సతీష్ అనేటి ఆయన నేను ఎరౌండ్ హన్ ఎయిటీ పాయింట్స్ తెచ్చిండే మాది సెక్ ఎక్కువ మ్యాచెస్లో గెలిచిందంటే థర్డ్ మ్యాచ్ అది స్కూల్ పేరు మహేష్ విద్యాలయ ఆ స్కూల్ తోటి మేము ట్వంటీ టు పాయింట్స్ తోటి గెలిచిండే ట్వంటీ టు పాయింట్స్ తోటి మాకు చాలా ఆనందంగా ఉండే మేము అలానే ఆడు ఆడి సెమీఫైనల్స్లో గుట్టంగా కప్పు మ్యాచ్ గెలిచినాము స్కూల్ రవీంద్రభారతి హై స్కూల్ ఆడిన తర్వాత మేము ఫైనల్స్లో గుట్టంగిచ్చినం ఫైనల్స్లో మాకు పయొనీర్ కాన్సెప్ట్ స్కూల్ ఉండే కాన్సెప్ట్ స్కూల్తో మాకు కొంచెం భయంగానే ఉండే అది గుట్టంగా చాలా ఎన్నో విన్ విన్ ఒక్క లాస్ లేకుండా గుట్టంగా ఫైనల్స్కి వచ్చింది చాలా భయంతోటి ఆడిండే మేము ఆడినం ఫస్టు ఫస్ట్ హాఫ్కి వాళ్ళ లీడ్ లోనే ఉండే దాని తర్వాత మేము ఓడిపోతామేమో అనుకున్నాం కానీ నేను వెళ్ళి లాస్ట్ ముకోక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నప్పుడు ఒక సూపర్ రైడ్ తెచ్చిండే దాని తర్వాత మొత్తం మ్యాచ్ మొత్తం మాకే వచ్చేసిండే మేము అట్లానే ఆడుతూ ఆడుతూ ఆడుతూ మేము టెన్ పాయింట్స్ తోటి ఫైనల్లో కాన్సెప్ట్స్ తోటి మేము గెలిచిండే చాలా ఆనందంగా ఉండే అప్పుడు మా సార్ గుట్టంగా చాలా ఆనందంతో నన్ను లేవట్టిండే పైకి భుజాల మీదకి మా ప్రిన్సిపాల్ సార్ గుట్టంగా అప్పుడే వచ్చిండే కంగ్రాజులేషన్స్ అన్ని క్రాకర్స్ కాల్చిండే ఆరోజు చాలా ఆనందంగా అంటే చెప్పలేనంత మాటల్లో ఆనందంగా ఉండే నేను అది సారు చాలా ఆరోజు ఇగ మా మమ్మీ గుట్టంగా చాలా ఆనందంగా ఉండే డాడీ గుట్టంగా రాత్రి ఆరోజు బిర్యానీ గుట్టంగా తినుండే మేము